సో నేను ఫస్ట్ అఫ్ ఆల్ తీసుకున్నా నా మంచి ప్రోడక్ట్ ఏంటిదనంటే మా ఇంట్లో మేము ఒక మంచి ఫ్రిడ్జ్ తీసుకున్నాము చాలా తక్కువ అమౌంట్లో సమ్మర్లో మేము ఒక మంచి ఫ్రిడ్జ్ తీసుకోవటం జరిగింది దానివల్ల నాకు చాలచాల అంటే కంపోర్ట్రబుల్గా ఉండేది పిల్లలు సమ్మర్లో అటుఇటు తిరుగాడుతు వచ్చి వాటర్తోనే హీట్ అంటే వేడినీళ్లు తాగడానికి సమ్మర్లో కొంచెం వాటర్కి చాలా ప్రాబ్లెమ్ అయ్యేది ఇప్పుడు అయితే ఏ మేము తీసుకున్న మంచి ఫ్రిడ్జ్ వల్ల పిల్లలు చాలా కంఫోర్టుగా హ్యాపీగా హెల్డీగా కూడా ఉన్నారు అలాగే ఫ్రిడ్జిలో సమ్మర్లో అయితే పెరుగుకాని కూరగాయాలుకాని పాడైపోకుండా ఉండడానికి అన్నీ ఫ్రెష్గా ఉంచుకోవడానికి చాలా కంపోర్ట్రబుల్గా ఉన్నటువంటి ఒక మంచి ఫ్రిడ్జ్ అయితే నాకు దొరికింది అండ్ ఇట్ ఈజ్ మై స్పెషల్ ఆ సర్ప్రైజ్ మై గిఫ్ట్ ఇది నాకు మంచి చాల మంచి గిఫ్ట్ నా ఫ్రిడ్జ్ అయితే చాలా నాకు ఫ్రిడ్జిని కలిగి ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను వస్తువులన్నీ కూడా ఫ్రూట్స్ కాని అండ్ ఆ వెజిటల్స్ కాని వాటరు కాని ఇంకా ఆ కూరగాయలకు సంబంధించి ఫుడ్ ఐటమ్స్కి సంబంధించినవన్ని పాడైపోకుండా ఉండడానికి చాలా యొ కంపోర్టాబుల్గా యూజ్ అవుతుంది థిస్ ఇస్ ద మై బెస్టు ప్రోడక్ట్ ఇస్ మై ఫస్ట్ ఫ్రిడ్జ్ సంబంధించినఅని నేను చెప్పుకోగలుగుతా థాంక్స్ మై ఫస్ట్ ఫ్రిడ్జ్ చాలా బాగుంది చాలా కంఫోర్టాబుల్గా ఉంటుంది కూరగాయలు వాటరు అన్నిటికి మేము చాల బాగా యూస్ అవుతామున్నాము ఎలాంటి ప్రాబ్లెమ్ లేకుండా మాకైతే ఈ ఫ్రిడ్జ్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్లో కూడా మాకు వచ్చింది ఒకేసారి మనీ పే చేసి తీసుకున్నాము ఇది ఇదైతే నా ఫస్ట్ ప్రొడెక్టు మై ఫస్ట్ ఫ్రిడ్జ్ థ్యాంక్ యు